నమస్తే అండి మేము ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మేము అనుకున్న సమయం కంటే ఇంకా లేట్ అయింది ఎందుకో కారణం తెలుసుకోవచ్చా లేదా మీ పై అధికారులకు లైన్ కలుపుతారా మాకు ఒక అకేషన్ ఉండి ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసాము కరెక్ట్ గా మాకు కావాల్సిన ముందు రోజు డెలివరీ అవ్వాలి కానీ రెండు రోజులు లేట్ అవ్వడం వలన మేము మళ్ళీ బయటికి షాప్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రోడక్ట్ వెతికి స టైం అనేది మాకు చాలా డిలే అయింది అలాగే ప్రైస్ కూడా మేము డబల్ పే చేయాల్సి వచ్చింది ఎవరైనా ఆన్లైన్ చెక్ చేసుకుని ఆర్డర్ చేసుకుంటారు అంటే టైం అనేది డిలే అవకుండా ఉండడానికి ఆన్లైన్ అనేది ప్రిఫర్ చేస్తాము అలాగే మీరు డోర్ స్టెప్ డెలివరీ చేస్తారు కాబట్టి అంత ప్రెజర్ బర్డెన్ ఉండదు కానీ సరైన సమయానికి ఆర్డర్ రాకపోవడం వల్ల మాకు మనీ డబల్ అయింది టైం కూడా డిలే అయింది ఇంకెప్పుడూ ఇలా రిపీట్ కాకూడదు కాకుండా చూసుకోండి ఇలా చేయడం వలన మీ యొక్క కంపెనీ యొక్క రిపిటేషన్ తగ్గిపోతుంది అలాగే మీ యొక్క యాప్ రేటింగ్ కూడా తగ్గిపోతుంది మరల మాకు ఇటువంటి అసౌకర్యం కలవకుండా మీ నుంచి మీ కంపెనీ యాజమాన్యం నుంచి చూసుకుంటారని ఆశిస్తున్నాను